హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను ఇప్పుడు నేను మీతో కొన్ని అనుభవాలని పంచుకుంటాను నేను ఒక వంటల పోటీలో పాల్గొన్నాను నేను అక్కడ చేసిన వేరైటీ బ్రెడ్ హల్వా నాకిష్టమది నేను బాగా నాకు బాగా చేయడం వచ్చని నేను అదే చేసాను అది చేయడానికి ఒక గంట సమయం పడుతుంది అక్కడకు వాళ్ళు కూడా కొన్ని నియమ నిబంధనలు మనకి అనుసరించి చెప్తారు కరెక్ట్గా అది చేసే టైమ్కి దాని ప్రో దాని యొక్క పూర్తిగా ప్రాసెస్ సమయం ఇదంతా కూడా నాకు కరెక్ట్గా సరిపోయింది ముందు ఓ బ్రెడ్ని డీప్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ పంచదార ఆర్ బెల్లం మ్యాక్సిమమ్ పంచదార పంచదారనేది పాకంలా బాగా వాటర్లో వేసి అది పాకంలా అయ్యేలా చెయ్యాలి ఆ తరవాత బ్రెడ్ పీసెస్ని చేసి ఆ ఆయిల్లో వేసి అలా ఇంకా మనకి జీడిపప్పు ఖర్జూరం ఇవన్నీ మనకి కావాల్సినవన్నీ వేసుకోవాలి తరవాత వాళ్ళిచ్చిన టైమ్లోనే మనం ఇదంతా మనం ఏదైతే ఉన్నాయో మనకి మనకి కావాల్సినవి వస్తువులన్నీ మనమే తీసుకుని వెళ్ళాలి ఏదైతే వాళ్ళ ఐటెమ్ మనం ఏం చెయ్యాలనుకుంట్నామో అదంతా కరెక్ట్గా నాకు టైం అనేది సరిపోయింది తరవాత వచ్చిన అతిథులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క చేసిన ఐటెమ్ని అందరూ టెస్ట్ చూస్తారు ఎలా ఉంది ఏంటి వాళ్ళు నోట్ చేసుకుంటారు మార్క్స్ ఇవన్నీ మనం ఏం చేసామో ఐటెము ఎలా ప్రాసెస్ ఇవన్నీ అడుగుతారు అవన్నీ వాళ్ళకి చెప్పాలి అలా అందరివీ ప్రతీ ఒక్కరివి చూస్తారు అలా ప్రతీ ఒక్కరివి చూసిన తర్వాత వాళ్ళకి మార్క్స్ వేసినవి ఎవరిదయితే ఏ ఐటెమ్ అయితే నచ్చుతుందో వాళ్ళకి అందా వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తారు అక్కడ వచ్చి మూడు బహుమతులు ఇవ్వడం జరిగింది ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ఆ మూడాటిల్లో మార్క్స్ని బట్టి ఎవరికైతే ఎక్కువ మార్కులొచ్చాయో వాళ్ళని బట్టి ఇవ్వడం జరుగుతుంది ఆ ఐటెమ్ అనేదే చేయడం వల్ల నాకేం వచ్చింది అక్కడ రెండోవ బహుమతి వచ్చింది దానివల్ల నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం అలాంటి పోటీల్లో పాల్గొన్నాను కాబట్టి నాకది ఆనందకరంగా ఆహ్లాదకరంగా సంతృప్తిగా అనిపిచ్చింది ధన్యవాదాలు